నాకు మమూలు గానే వంట చెయ్యడం అనేది చాలా ఇష్టం కాబట్టి నేను ఖాళీగా ఉన్నప్పుడంత వంట గదిలో ఉంటాను కాబట్టి నేను కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాను వంట గదిలో ఉన్నపుడు ఎందుకంటే మనం నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న విషయాలే వంట గదిలో మనకి చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతా ఉంటాయి కాబట్టి నేను చాలా వరకు వంట గదిలో ఉన్నపుడు ఏం చేస్తానంటే వేడి నూనె కాగేటప్పుడు దానికి దూరంగా ఉండడం చిన్న మంట పెట్టడం లేదంటే వేడి నూనె పక్కన నీళ్ళు ఏవి నీళ్ళు ఏవి లేకుండా చూసుకోవడం అలాగే కాటన్ బట్టలు వేసుకోవడం చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని వంట గదిలోకి రానివ్వకుండా చూసుకోవడం ఇలాంటివి ఈ చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల మనకి చాలా పెద్ద ప్రమాదాలు అంటే మనపైన నూనె పడడం ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయ్ నాకు తెలిసినంత వరకు వంట గదిలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి